హలో గుడ్ ఈవెనింగ్ మ్యాడమ్ మ్యాడమ్ నేను ప్రైమరీ స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నాను మా స్కూల్లో చిన్న ఈవెంట్ ఉంది మా పిల్లలు మా పిల్లలుకి గెలిచిన వాళ్ళకి ఏమన్న గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాము మీ స్టెషనరీలో అలాంటివి ఏమన్న ఉంటాయ మ్యాడమ్ అంటే పిల్లలకి గె గెలిచిన వాళ్ళకి ఏమన్న గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది బాగుంటుంది అని చెప్పి పెన్స్ కంబాక్సెస్ అలా ఓకే మ్యాడమ్ ఒక పీస్ ప్రైజ్ ఎంత ఉంటుంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ బల్క్లో బల్క్ ప్రైజ్ ఎంత ఉంటుంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అదే రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే చాల బాగుటుంది మ్యాడమ్ కస్టమర్స్ కూడా ఎక్కువ ఉంటారు అలా అదే మీరు డిస్కౌంట్ ఇస్తే మళ్ళీ మీకు ఎప్పటి ఎప్పటికైనా మీ దగ్గరకు వస్తాం మ్యాడమ్ మీ షాప్కే టూ డేస్లో ఈవెంట్ ఉంది మ్యాడమ్ రేపు ఈవెనింగ్ అలా వచ్చి విసిట్ అవుతాం మ్యాడమ్ వచ్చి మేము పర్చేస్ చేసుకుంటాం నేను ఒకసారి మా ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను మ్యాడమ్ మీకు కాంటాక్ట్ అవుతాను ఓకే మ్యాడమ్ రేపు ఈవెనింగ్ అలా వస్తాము వచ్చి విసిట్ అవుతాము అండ్ చిన్న మీరు చిన్న ప్రైమరీ స్కూల్ టీచర్స్ మీ కాబట్టి మా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో డిస్కౌంట్లో ఇస్తే చాలా బావుంటుంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఖచ్చితంగా రేపు ఈవినింగ్ లోపు వస్తాం ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్ ఓకే మ్యాడమ్